చెప్పండి సార్ ఆ చెప్పండి సార్ ఆ ఓకే సార్ ఆ చెప్పండి ఆ ఆ అదెలే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా మరి ఇక ఈ సంవత్సరం నించి లాస్ట్ ఇయర్లా కాకుండా మన కాలేజ్ పర్సెంటేజు పెరుగుతుంది ఈ సారిలా కాకుండా ఈ సారి కొంచెం బాగా కాన్సంట్రేషన్ పెట్టి బాగ క్లాస్లు రెగ్యులర్గా కండక్ట్ చేసి ప్రతీ సబ్జెక్టుకి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టీచింగ్ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్గా సైట్ వర్క్కి తీసుకెళ్లి కండక్ట్ చేసి అన్నిటి మీద అవగాహన పెంచి వాళ్ళ పా ఈ సంవత్సరం కాలేజీ పర్సెంటేజును అనేది పెంచుదాం ఖచ్చితంగా ట్రై చేద్దాం కొత్తగా అడ్మిషన్ల నుంచి కూడా సార్లు వాళ్ళు అట్లా అడ్మిషన్లకు వెళ్తున్నారు అందరూ ట్రై చేసి చేస్తే ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి కాలేజీ ఫీజుల విషయం కూడా మరి ఎక్కువ లేకుండా కొంచెం అందరు కట్టే విధంగానే వాళ్లకి అనుకూలమైన రేటులోనే కాలేజీ ఫీజు కూడా నిర్ణయించేద్దాం కొత్తగా ల్యాబ్లల్లో కూడా ఎక్విప్మెంట్లు డ్యామేజ్ అయ్యాయి కదా లాస్ట్ ఇయర్ ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా తెప్పించి ఈసారి ప్రతీసారి ఒక సిలబసు ఈ మంత్లో ఈ సిలబసు కంప్లీట్ అని ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు ఆ సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మధ్యలో మిడ్ ఎగ్జామ్సు ఆ తర్వాత ల్యాబ్ ఇంటర్నల్ ఎక్సటర్నల్ ల్యాబ్ రికార్డ్సు అన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ చేసి ఈ ఇయరు పాస్ పర్శంటేజి కన్ఫర్మ్గా పెంచేద్దాం కొంచెం స్టూడెంట్స్ కూడా వాళ్ళకి విన్న లెసన్స్ విన్నపుడు ఆ తర్వాత ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సింపుల్గా ఐడెంటిఫై చేయగలరు అందువల్ల కొత్తగా ఆపరేటర్ సీట్లని ఉంటాయి అవి ఎక్విప్మెంట్లు కూడా తెప్పించి అవి కాక అవి ఆర్డర్ ఇస్తే అవి ఇక్కడికి రావడానికి కొంచెం టైమ్ పట్టద్ది కదా అప్పటిలోపు మీరు మాములుగా జస్ట్ ఆన్లైన్ క్లాసులు ఇట్లా ప్రొజక్టర్ ద్వారా కండక్ట్ చేసేస్తే డైలీ ఉదయం వచ్చేసి ఒక ఫోర్ పీరియడ్సు మధ్యాహ్నం త్రీ పీరియడ్స్ అట్లా పెట్టి ఇంకా ఆ తర్వాత మనం లెసెన్సు కొన్ని పీరియడ్స్ ఆ తర్వాత ప్రాక్టికల్ కొన్ని పీరియడ్స్ అని పెట్టేసి మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక వన్ వీక్ ముందు క్లాస్లు కండక్ట్ చేద్దాం సాయంత్రం స్టడీ అవర్సు ఇట్లాగ చే చేద్దాం సార్ ఎందుకంటే కాలేజికి అడ్మిషన్స్ అనేవి పెరుగుతా ఉంటాయి అలా అలా చేసేద్దాం ఆ చెప్పండి సార్ మీరు ఏదో చెప్తున్నారు అవును సార్ అంటే వీళ్లకి గవర్నమెంట్ నుంచి అనేది కొంత వస్తుంది స్కాలర్షిప్పు దానికి తగ్గట్టు మాములుగా ఇట్లా యూనివర్సిటీ ఫీజు అని ఉంటుంది కదా ఇంకా మాములుగా మనం ఇంగ ఒక సెవెంటీ పర్శంట్ అనేది ట్టిచ్చి మిగతా థర్టీ పర్శంట్ అనేది తీసేస్తాం అంటే సరేనండి అంటే విండో త్రీ అని ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా అయినా చేరొచ్చు సరేనండి మరి ఓకే సార్ మరి ఓకే